ఈ ప్రాంతంలోని సామాజిక రాజకీయ లేదా ఇతర సమస్యలలో కళలు మరియు చేతి పనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కళలు ప్రజల భావాలను ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఒక శక్తివంతమైన మాధ్యమం ఇవి సమాజంలో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రజలను చైతన్యవంతం చెయ్యడానికి ఉపయోగపడతాయి చేతి పనులు స్థానిక సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఇవి ప్రజలకు ఉపాధిని కల్పించడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి కళలు చేతి పనులు సామాజిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి ఉదాహరణలకు నాటకాలు సినిమాలు పాటలు మొదలైన కళారూపాలు ప్రజలలో అవగాహన పెంచడానికి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడతాయి చేతి పనుల ద్వారా మహిళలు పేదలు ఆర్థికంగా బలపడవచ్చు తద్వారా సమాజంలో వారి స్థానం మెరుగుపడుతుంది ఈ రకంగా కళలు చేతి పనులు సమాజంలో మార్పు తీసుకురావడానికి అభివృద్ధిని సాధించడానికి తోడ్పడతాయి వీటిని ప్రోత్సహించడం ద్వారా మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు